చెప్పండి మ్యామ్ ఎస్ మ్యామ్ మొబైల్ స్టోర్ చెప్పండి లేటెస్ట్ మొబైల్స్ అన్నీ ఉన్నాయి మ్యామ్ వివో ఒప్పో వన్ప్లస్ ఐఫోన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఉంది మ్యామ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది మీకు నార్మల్ నెట్ గిట్ల ఉంది మ్యామ్ అవన్నీఇట్లా అవైలబిలిటీ ఉన్నాయి మ్యామ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ఉంటుంది మ్యామ్ ఫ్రెంట్ వచ్చి ఎయిట్ ఉంటుంది మ్యామ్ యా యా మ్యామ్ బాగుంటుంది మ్యామ్ ఫ్రెంటు చాలా బాగా వస్తుంది బ్యాక్ సైడ్ గిట్ల చాలా బాగా ఫోటోలు తీయవచ్చు దాంట్లో వచ్చి ఎయిట్ జీబీ ఉంటుంది మ్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ ఎస్ మెగా మీడియాటెక్ డవ ఎస్ మ్యామ్ ఎస్ నైంటి హర్ట్జ్ ఫ్లూయిడ్ అమోలస్ డిస్ప్లే అండి వాళ్ళదాక వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వాట్సు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది ఎంఎహెచ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ మీకు దీనికన్నా మంచి ఫీచర్స్ అంటూ వచ్చి మీరు ఐఫోన్ పర్చేజ్ చేసుకోవచ్చు లేటెస్ట్ వర్షన్స్ వస్తాయి దానిమీద మాకు జీరో ఈఎంఐ ఇంక్లూడింగ్ డౌన్ పేమెంట్ గిట్ల సో మీరు ఇదే ప్రిఫర్ చేయవచ్చు ఇది చాలా బాగా ఉంటుంది దీని సెల్ఫీ కెమెరా ఇట్ల బాగా ఉంటుంది నార్మల్ రేర్ కెమెరా ఇట్ల బాగా ఉంటది మీదికి వెళ్ళి వచ్చి మీడియాటెక్ సపోర్టు ప్రాసెసర్ మళ్ళా ఫ్లాట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉంటుంది బాగా సన్నగా ఉంటుంది మీకు ఇది ఇంక స్టైలిష్ గిట్ల ఉంటుంది చూడడానికి ఐక్నో పోల్డబుల్ అవైలబిలిటీలో లేవు కానీ మీకు కావాలంటే చెప్పండి మేము తెప్పిచ్చి ఇస్తాము అది ఇట్లా బట్ ప్రీ బుకింగ్ చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ ఈఎంఐ చేస్తాను అంటే ఈఎంఐ గిట్ల అవైలబిలిటీ ఉంది మ్యాడము యా థ్యాంక్ యూ